నీరు వ వడకట్టడానికి మరియు శుభ్రపరచడానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఇవి వాటిని వడకట్టడం కావచ్చు నీరు నమ్ముట నీరు వడకట్టడానికి నమ్ముట అనేది ప్రధానమైన విధానం నీరు నమ్ముట ప్రయత్నించడం మరియు నీరు వడకట్టడం ద్వయంగా మహాత్వపూర్ణం ఆరోగ్యకర ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వాడేమి అందిస్తుంది సకాని తిను తిరుపు మొలకెత్తిన విత్తనాలు పలుకొండ అన్నం పెరుగు క్యారెట్లు పాలకూర వంటి ఆహార ప్రతి దినం సేవించడం అధికరించును శారీరక ఆకర్షణ ఆరోగ్యకర జీవన శైల హారికలు ఆకర్షణ ఆకర్షణ పూర్ణ బాణం ఉండటం కావచ్చు ఆహారం తినడం వల్ల వ్యాయామం చేయడం నిద్రించడం అనే విషయాలను పాట కూడదు వ్యాయామం నియమిత వ్యాయామం ఆరోగ్యంకు చాలా మహత్వ పూర్ణం రోజుకు అలాంటి కాలం కోసం సమయంలో వ్యాయామం చేస్తూ బాలాడించడం మహాత్వ పూర్వం నిద్ర నిద్ర మన ఆరోగ్యంలో ముఖ్యపాత్ర అధికరించును ప్రతిరోజు కనపడడం అను అనుదించడం ప్రదీప్తి పెంచడం కావచ్చు ఆవశ్యకత చైలర్స్ అనివార్యమైన చైలర్స్ వాడేమి అందిస్తాయి నీరు వడకట్టుకోవడానికి మరియు శుభ్రపరచడానికి వాడెంత చైలర్స్ ఉంటే మీ ఉంటే మీ